అన్న మీరు పెట్టారు ఏ ఫార్మేట్లో ఏ విధంగా కావాలండి మీకు కుర్తాస్ కాటన్ కాటన్ కావాలా లేకపోతే ఖద్దర్ టైపు లినిన్ లినిన్ చెప్పండి చెప్పండి ఓకే అండి అందులో టూ టైప్ రెండు రకాలు ఉంటాయి అండి ఒకటి చైనీస్ కాలర్ ఉంటుంది ఇంకొకటి నార్మల్ కాలర్ ఉంటుంది అండి సైడ్ పాకెట్స్ వస్తాయి రెండు అంటే ఐమీన్ రెండు కుర్తాలు రెండు కుర్తాలకి కూడా జేబులు వస్తాయండి పక్క జేబులు సరే అండి నలభై ఐదు కు కుర్తాలు మీరు ముందుగా చె చెప్పారు కాబట్టి మీకు మీకు హోమ్ డెలివరీ ఇంటి దగ్గరికి తెచ్చిమంటారా అండి లేకపోతే మీరు మా దుకాణం వద్దకు వస్తారా సరే అండి మీరు మా దుకాణం వద్దకు వస్తారా నలభై ఐదు కుర్తాలకు కేవలం నాలుగు నాలుగు వేల ఐదు వందలు అవుతున్నాయి అవుతాయండి అవునండి పెడతాం అండి కూర్చొని చూడండి చూడండి మీరు చాలా మంచి డిజైన్లు ప్రింటెడు ముందర గణేష్ వస్తారు వెనుక గణేష్ వస్తారు చిన్నచిన్న గణేష్ బాల్స్ వస్తాయి కుర్తా మొత్తం మీరు కుర్తా వేసుకుంటే ఎలా కుర్తా వేసుకుంటే ఎలా ఉంటుంది అంటే డీజే టిల్లు మూవీ చూశారా అండి టూ లో మీరు కుర్తా వేసుకుంటే అది రా రాధిక దగ్గరకి వెళ్తాడు అంత పాపులర్ అయిపోతారు అంత పాపులర్ అయిపోతారు అండి మీ టీం మొత్తం ఆ కుర్తాలు వేసుకుంటే అలా ఉంటాయి మా కుర్తాలు అవునండి మీరు అనే మీరు అనే రకంలో చిన్న చిన్న డాల్స్ వచ్చి చమ్కిలతో ఉంటుంది అండి మా కుర్తా అందుకే అంత ధర చెప్తున్నాము మీరు ఒకసారి కుర్తాన్ని చూస్తే కుర్తాని వదలరండి ఇదిగో ఓకే అండి ఓకే అండి మీరు వాట్సాప్లో ఫోటో చిత్రం పంపించాను చూడండి పంపించాను అండి చూడండి మీరు చాలా సరే నాలుగువేల రెండు వందలు ఇవ్వండి అవునండి అలా కుదరదండి త్రీ థౌసండ్ మూడు వేల ఐదు వందలు అంటే చాలా తక్కువ అండి మాకు పడే రేటు కూడా కాదండి అది లాస్ట్ లాస్ట్ నాలుగు వేల ఒక వంద ఇవ్వండి

క్యాప్స్ కూడా ఉన్నాయండి మీకు ఏ విధమైన టోపీలు కావాలంటే ఆ విధమైన టోపీలు ఉన్నాయండి ఇప్పుడు లేటెస్ట్ మోడలు లేటెస్ట్ మోడలు మీరు ఈ మూవీ చూశారా మీరు సానియా మీర్జా పెట్టుకుంటుం పెట్టుకుంటుంది చూడండి హాఫ్ సెమీ సర్కిల్ క్యాప్ ఆ టోపీలు కూడా మా దగ్గర ఉన్నాయండి మీరు ఏ చెప్పండి మీ బ్రో సరే అండి మా మా కా ప్రశాంత్ వస్తాడు అండి మీ గృహము యందు వచ్చిమీ గృహము యందు మీకు మీ యొక్క కుర్తాలు మరియు మీ టోపీలు ఇస్తాడు అండి ఓకే అండి బాయ్ థ్యాంక్స్